మా చుట్టు పక్కల్లో అయితే ట్రాన్స్పోర్టేషన్ మరియు అనగా ఉద్యోగాలు అడ్మిషన్స్ అవి చాలా బాగానే ఉన్నాయి అండ్ మరీ అంత పల్లెటూరు సైడ్ అయితే కాదు మేము మా దగ్గరలో చుట్టుపక్కల అంటే చాలా బాగానే ఉంది అంత మరియు లేకపోవడం అనేది లైక్ అది రిమోట్ ఏరియా కావద్దు అండ్ గవర్నమెంట్ చాలా తీస్కోవాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ కాలేజెస్ చాలా కట్టిస్తే ప్రజల చాలా ఉపయోగం అవుతుంది అని నేను అనుకుంటున్నాను మాకు దగ్గరలోన ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది స్కూల్ ఉంది అండ్ కాలేజ్ అయితే ఒక డిగ్రీ కాలేజ్ ఉంది టూ కిలోమీటర్స్ అవతల అది కూడా దగ్గరనే అండ్ మాకైతే ఎలాంటి ఇ ఇబ్బందులు కలగలేదు ఇప్పటివరకు గవర్నమెంట్ ఇవే కాకుండా ప్రైవేట్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి లైక్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అండ్ ఉద్యోగాల దిక్కే ఆ దిక్కు ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను అదే ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా లేనని నేను భావిస్తున్నాను గవర్నమెంట్ ఒక ప్రాంతానికి ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారో ఇప్పుడు లైక్ మా ప్రాంతం నుంచి హండ్రడ్ మెంబెర్స్ వస్తే లైక్ థర్టీ ఫార్టీ మెంబర్స్ మా ప్రాంతం నుంచి ఉండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తగిన వారికి ఉద్యోగం ఇవ్వడం అనేది మంచిదని నేను భావిస్తాను లైక్ మా దిక్కైతే అంతా బాగానే ఉంది అందుబాటులో లేకపోవడం అనేది ఏమీ లేదు లైక్ కాల్ చేస్తే మంచిగా రెస్పాండ్ అయితే అది మన అదొక్కటే మన మాదిక్కు ల్యాక్ అన్నమాట అంటే మేము కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చెయ్యకపోవడం లైక్ ఎమర్జెన్సీలో అదేంటి ఎమర్జెన్సీస్ టైంలలో రెస్పాండ్ అవ్వకపోవడం అనేది ఒకటే మనం మన మన ఓన్ లైక్ తీస్కోగలగాలి మన ట్రాన్స్పోర్టేషన్ ప్రకారం మనం ఓన్గా తీస్కెళ్ళాలి హాస్పిటల్స్కి లైక్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్లో దానికి తప్పించి వేరేది ఏం లేదు చాలా ప్రభావితం చేశాయి అండ్ అని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే